వ్యవసాయం అనేది మేము కష్టపడుతున్నాము మా పిల్లలు కూడా కష్టపడవద్దు మా పిల్లలు బాగా చదువుకోవాలి ఉద్యోగాలు చేయాలి అని తల్లిదండ్రులు ఆశ పడతారు వ్యవసాయం చేయకూడదు అని కాదు కానీ ఉద్యోగం చేయాలి మా పిల్లలు మాలాగా కష్టపడకూడదని తల్లిదండ్రులు ఆశబడతారు భూమిని నమ్ముకున్నవారు ఎప్పుడూ నష్టపోరు భూమాత ఎప్పటికీ చేస్తుంది వ్యవసాయం అనేది అది చేయడం అందరితో కాదు భూమి ఉంటే ఎప్పుడూ నష్టపోరు దానివల్ల లాభమే ఉంటుంది మన పిల్లలకి కూడా జీవితంలో మంచిగా ఉపయోగపడుతుంది ఉద్యోగము ఈరోజు ఉండవచ్చు రేపు పోవచ్చు కానీ భూమి అనేది ఎప్పటికీ అట్లనే ఉంటుంది దానివల్ల నష్టపోయేది మనం ఏం ఉండదు వ్యవసాయం చేసుకుంటే అందులో సంతోషం ఉంటుంది నా భూమి నా పొలం వ్యవసాయం చేసే వాళ్ళకి ఆ సంతోషం కలుగుతుంది అది కూడా ఒక అనుభవం వ్యవసాయం అంటే అందులో అన్ని పొలము వడ్లు ఇంక్ కూరగాయలు పత్తి అన్నీ అన్ని వస్తాయి ఈరోజు ఈ కాలంలో అన్నీ చూస్తున్నారు వ్యవసాయం కూడా చూస్తున్నారు చదువుకున్న వాళ్ళు కూడా వ్యవసాయం చేస్తున్నారు ఇంజినీరింగ్ చేసిన వాళ్ళు కూడా వ్యవసాయం చేయడానికి ఇష్టపడుతున్నారు అంటే దానికి అంత గొప్ప ప్రాముఖ్యత ఉన్నది వ్యవసాయానికి వ్యవసాయం చేయకపోతే రాను రాను కాలంలో మనం తినడానికి బియ్యం కూడా దొరక్కపోవచ్చు అందరం ఉద్యోగాలని పట్టణం వైపు వెళ్ళిపోతే వ్యవసాయం చేసే వాళ్ళు కూడా ఉండాలి కదా ఓకే